హలో చెప్పండి మేడం అవునా ఏ టైంకి వచ్చారండి మోర్నింగా సరే మేడం మీరు రండి ఇంకొక ప్యాకెట్ ఇచ్చి పంపిస్తాను ఇంకొకసారి అలా జరగదండి సరే